కొన్నేళ్ళ క్రిందట ఈ మొబైల్ రంగంలో కీప్యాడ్ మొబైల్స్ అనేవి వాడేవారు సామ్సంగ్ కంపెనీ రిలయన్స్ కంపెనీ కీప్యాడ్ మొబైల్స్ని ముందుగా మనకి ఇంట్రడ్యూస్ చేశాయి అలాగే నోకియా కంపెనీ కూడా రానున్న కాలంలో ఇవి స్మార్ట్ ఫోన్లుగా టచ్ ఫోన్లుగా అందరికీ సుపరిచితమయ్యాయి అందరికి పరిచయం అయ్యాయి అవునండి కీప్యాడ్ మొబైల్ ఉండేటప్పుడు మనము వీడియోస్ కానీ ఇవి ఏవైనా ఫొటోస్ కానీ క్లారిటీ ఉండేవి కాదు అవునండి క్లారిటీ ఉండేవి కాదు చిన్న స్క్రీన్ ఉండేదండి అప్పుడు ఇంటర్నెట్ అనేది టు జీబీ ఉండేది ఐ మీన్ అదే అండి టు జి టు జీగా ఉండేది కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోను వచ్చాక ఇప్పుడు ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ వరకు వచ్చిందండి నిమిషాల్లో ఎంత పెద్ద మూవీ అయినా సరే డౌన్లోడ్ అయిపోతుంది ఎంత ఎంబి అయినా డౌన్లోడ్ అయిపోద్దండి నేనైతే జియో వాడుతున్నానండి జియో రీఛార్జ్ అండి రెండు వందల నలభై ఒక రూపాయండి ఒన్ పాయింట్ ఫైవ్ జీబీ ట్వెంటీ ఎయిట్ డేస్ అదే ఇరవై ఎనిమిది రోజులు అవునండి అవునండి ప్రతీ నెలా అయితే రెండువందల నలభై ఒక రూపాయి కడుతున్నా అండి రీఛార్జు జియో వాడుతున్నా అండి అవును సార్ ఓకే సార్ ఉంటా సార్